అది ఇంటి కాడ ఆఫీస్ నుంచి వచ్చామండి రమ్మన్నారంట కదండి అదేనండి ఇంక మొత్తం అన్ని ఎలివేషన్ మొత్తం మొత్తం నీట్ గా మార్చాలండి ఇది లైటింగ్స్ కూడా మొత్తం అదే లైటింగ్ మొత్తం అన్ని మార్చాలి కదండి అదే అండి ఇది టీవీ ఎలివేషన్ అన్నారు కదండి టీవీ ఎలివేషన్ కదా ఇప్పుడు చాలా మంచివి వచ్చినాయండి అంటే అది ఉడ్డు తో రాదండి అదే అండి సైడు ఉడ్ వస్తుంది మధ్యలో గ్లాస్ ఫినిషింగ్ టైపు వస్తుందండి గ్లాస్ సేమ్ ఉన్నాయండి మీరు ఇప్పుడు ఈ మోడల్స్ మేం చూపించినవి కాకుండా మీరు నెట్ లో చూపించుకున్నా కానీ మేము చేసేస్తామండి

మావి అంటే ఏమిటంటేనండి మా దగ్గరవి కూడా చూపిస్తామండి కాకపోతే ఏంటంటే మా దగ్గరవి ఏంటంటే రెండు మూడు సార్లు తిరిగినవే ఉంటాయి అంటే రెండు మూడు దిక్కులు చేసేసిని మీ గట్ట ఉంటాయి మీరు నెట్ లో అనుకోండి ఏంటంటే ఎక్కడ తక్కువ కదా ఇక్కడ ఇటు సైడు చేయించుకోవడం కొత్త లుక్కు మీ ఇంట్లో వాళ్ళవి మోడల్ వేరే ఇంట్లో ఉండకుండా ఉంటుందండి అదే అంటే ఆ అంటే ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు చేసేసారు అనుకుంటారు కదండి బయట వాళ్ళకి తెలీదు కదండి అవి అవి అవి అవి మేము చూస్తానండి అదేనండి అంటే మీరు ఒక్కసారి అది సెలెక్ట్ చేసుకున్నారనుకోండి దాని బట్టి ఏంటంటే అది ఎక్కడ పెడితే బాగుంటుంది ఏ టేపు బాగుంటుంది అని మేము చూస్తాము అంటే మీకు కొన్ని మీకు నచ్చింది ఎట్లా ఎలా పెట్టాలనేది చెప్తాం మాకు నచ్చింది సెట్ చేయడం కాకుండా మీకు నచ్చిందాన్ని మీకు నచ్చినట్టు చేస్తాం అది నీట్ గా చేస్తాం మీకు నచ్చిందాన్ని అదే అండి అదే అండి షాంగులర్ ఒకటి బాగా పాడైపోయింది అదే అదే అండి ఇప్పుడు మాకు ఖాళీ ఉండట్లేదు అండి మీరు వర్క్ గురించి అయితే మీరు ఏమీ అడగరండి మమ్మల్ని వర్క్ గురించైతే కంప్లైంట్ ఉండదండి అసలు మీరు మా వర్క్ ని ఎంత నీటుగా ఎంత బాగా చేస్తామో మీరే చూస్తారండి మాకు ఇప్పుడు దాకా వచ్చినదాంట్లో మాదండి కాంట్రాక్ట్ ని బట్టి మేము మొత్తం అంతా మేమే తెచ్చేసుకోవాలి కొన్నామనుకోండి మొత్తం మేము వేసుకుని మీకు బిల్లు ఇస్తాం ఒక రేటు లేదు మేము మెటీరియల్ తెస్తామంటే డైలీ ల్యాబు డైలీ వేజు ఇస్తారండి వర్కర్స్ అందరికి మొత్తం చేయించడానికి ఎంత అవుతాదో మొత్తం అంతా కలిపి అది చెప్తామండి ఇప్పుడు ఇవి కింద ఇవి టీవీ వెనకాల గోడ ఎలివేషన్ ఈ లైటింగ్ సెట్టింగ్ మార్చడం పైన బెడ్రూం లో అవి అద్దాలు దగ్గరగట్ట మార్చడం అదే కాకుండా కబోర్డ్స్ చిన్ని చిన్ని కబోర్డ్స్ అవన్నీ వర్కు వీటికి సంబంధించినవి అన్నీ కలిపి ఇంత వర్క్ కి సపరేటు గా ఇంతని పడుతుందండి లేదు మెటీరియల్ కూడా మీరే తెచ్చేసుకోవాలి అన్నారనుకోండి తెచ్చేసుకుంటాం మీకు బిల్లు ఇస్తామండీ అదేనండి అయితే ఓసారి మొత్తం అంతా చూసి ఏ డిజైన్ కావాలో మొత్తం అన్ని చూసుకున్నాక చెప్తామండి సరే సరే అండి